హలో అండి నమస్తే నేను మీకు ఒక పెద్ద ఆర్డర్ చేయడానికి కాల్ చేశానండి విషయం ఏమిటి అంటే ఒక వారం రోజుల్లో మా తమ్ముడు పెళ్లి ఉందండి దానికి గాను నాకు అరిసెలు కావాలి అరిసెలు అంటే బెల్లంతో చేసినవి అయి ఉండాలి మరియు దానిపైన ఖచ్చితంగా నువ్వులు ఉండాలి ఈ రికమెండేషన్స్తో నాకు అరిసెలు ఒక ఇరవై కే జీలు దాకా కావాలి అండి ఒక వారం రోజుల్లో మీరు అందించాలండి మరియు నాకు ఈ అరిసెలు చేయడానికి మీ దగ్గర ఉన్న రెస్టారెంట్లో ఏది నాకు ఎక్కువ ఆఫర్ ఇవ్వగలదో తెలియజేయగలరు మరియు అది టైంకి నాకు అందించగలదా లేదా అనే విషయాన్ని కూడా నాకు తెలియజేయగలరు మరియు ఒక కే జీ అరిసెలకు గాను ఎంత ఖర్చు అవుతుంది మరియు ఇరవై కే జీల అరిసెలు నేను ఆర్డర్ చేయడం వలన నాకు ఎంత తగ్గింపు లభిస్తుంది మరియు ఈ వంటకం వలన నాకు ఏమైనా ఇతర ఆఫర్స్ ఉన్నాయా అనే విషయాన్ని దయచేసి నాకు తెలియజేయగలరు మీరు ఈ విషయం తెలియజేయడం వలన నేను ఎంతో సంతోషిస్తాను దయచేసి దీనిని కన్సిడర్ చేయగలరు